హలో సార్ అయ్యాయో నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయాను కానీ ఆర్సీ కార్డు బ్యాక్ సిట్లో ఉంది నేను వెంటనే చూపిస్తాను సార్ ఒక్క నిమిషం సార్ చూసుకుంటాను అయ్యో సార్ లేదు సార్ నేను డిజిటల్ లైసెన్స్ కూడా అప్లోడ్ చేయలేదు అయ్యో సార్ నెక్స్ట్ టైం ఇలా చెయ్యను నేను నా ఆఫీస్ పని మీద బయటకి వెళ్ళతున్నాను సార్ మీరు చెప్పేది నిజమే సార్ కానీ నాకు ఇది ఇది వరకు ఇలా జరగలేదు అందుకే అలవాటులో అవి మర్చిపోయాను నిజంగానే సార్ ధన్యవాదాలు మీరు నాకు అవగాహన కలిగించారు ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యను సార్ అవును సార్ మళ్ళీ ఇలాంటిది జరగనివ్వను ధన్యవాదములు సార్